నేను నా స్నేహితులము కలిసి కేదార్నాథ్ గుడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము అదే విధంగా అందరం కూడా బయలుదేరి వెళ్ళాము అయితే అక్కడ మేము ఒక హైక్ క్రియేట్ చెయ్యాలని సర్చింగ్ చేసాము దాదాపు పన్నెండు గంటల సేపు నడుచుకుంటూ వెళ్తే మాకు దేవుడు దర్శనం అనేది జరిగింది ఇది నా జీవితంలోనే మర్చిపోలేని ఒక ప్రత్యేకమయిన హైక్ అని చెప్పగలను ఎందుకంటే పన్నెండు గంటల సేపు నిరంతరం నడుచుకుంటూ వెళ్ళి హిమాలయ కొండల్లోనే దేవుణ్ణి దర్శించుకోవటం అనేది నా జీవితంలోనే మర్చిపోలేని ఒక పెద్ద గుర్తింపు అదే విధంగా నా జీవితంలో మర్చిపోలేనిది ఒక పెద్ద హైక్ ఇది ఇంతకు మించిన హైక్ అనేది నా జీవితంలో చేయలేను కూడా నాకు ఇదెంతగానో నచ్చింది అదే విధంగా ఉదయంకాగానే అక్కడ సూర్యోదయం చూడగానే నేను చాలా సంతోషం గురయ్యాను ఎంత సంతోషంగా ఉన్నాను అంటే నేను పన్నెండు గంటల సేపు నడిచిన విషయాన్ని కూడా మర్చిపోయి అక్కడ ఫోటోస్ దిగాను అంత ఇష్టపడ్డాను అక్కడ సూర్యోదయము ఇదంతా బాగుంది